ఒకప్పటి రోజుల్లో ఎక్కువగా చేతి పంపు వాడేవారు చేతి పంపు అనేది బోరు కోసి అందులో ఇనుప పైపుల్ని అమరుస్తారు నీరు బయటకు తీయడానికి మనకు అనుకూలంగా ఉపయోగపడేలాగా క్యూలు అనగా పొడవాటి ఒక రాడను అమరుస్తారు ఆ రాడును మనం ఉపయోగించడం వలన నీరు అనేది బయటకు వస్తుంది అయితే నీరు ఎక్కువగా ఉన్న బోరువెల్లో ఎండాకాలంలో ఎండిపోవు అయితే నీరు తక్కువగా ఉన్న ప్రదేశంలో ఉన్న చేతి పంపులయితే ఎండ కాలంలో ఎండిపోతాయి నదులకు దగ్గరలో ఉన్న ఏ చంతు పంపుల అయితే ఎండిపోవు